ఏ ప్రాంతవే ఏ ప్రాంతానికైన వ్యవసాయం అనేది చాలా ముఖ్యం ఇది మన పూర్వీకుల నుండి ఇప్పటివరకు నడుస్తూ ఉంద్ కావున వ్యవసాయం అనేది చాలా అంటే చాలా ముఖ్యం వీటి వ్యవసాయం సరఫరా దుకాణాలు గాలి మార్కెట్లు చాలా ఎక్కువ ఉండడం వల్ల రైతుకు న్యాయం జరుగుతుంది మనకు కూడా చాలా తక్కువ రైతు యొక్క కూరగాయలు కానీ బియ్యం కానీ తక్కువ ధరలని తీసుకోవచ్చు దీని వల్ల చాలా న్యాయం జరుగుతుంది వ్యవసాయాలకు